సురేష్ గారు ఏంచేత్నావ్ పేపర్లు ఇవన్నీ చదువుతున్నావా ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవి వేయించుకున్నారా ఏవన్నాపేపర్లు ఎవన్నా తెలుసా అవును మరి అంతే అండి అవి ఒక్కొక్కరు ఒక్కోదానికి సపోర్ట్ చేస్తున్నారు కదండి అలాగే ఉంటాయి టీవీ నైను ఎన్టీవీ ఎబిఎన్ టీవీ ఫైవు మహా న్యూసు ఎన్టీవీ ఏబీఎన్ ఏమో తెలుగుదేశం వాళ్ళు కూడా మన లిస్ట్లోకేనండి వాళ్ళు కూడా మారిపోయారు అండి అన్నీ అమ్మో చాలా వచ్చేసినాయి పెరిగినాయండి కొత్తగా కూడా సుమన్ టీవీ క్రైమ్ నైను మిగిలినా రేటింగ్ వత్తది కదండి అవి కొనేసుకుంటున్నారు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపెడతారండి ఆ న్యూస్ ఛాన్ల్లో సరేనండి అయితే వెళ్ళి కొట్టు కాడికి వెళ్ళిరండి ఈ రెండేనండి అంతేనండి సరేనండి ఆ న్యూస్ ఛానెల్కు తెలియడం కోసం సరేనండి ఆ పెడతాం పెడతాం సరే నేను ఉంటానండి